మేము ఎస్కెయంయల్ ఫ్రూట్ షాప్ నుండి ఫోన్ చేస్తున్నాం అండి మేడం ఎప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటారు కదా మీరు అదే ఫ్రూట్స్ వచ్చాయి మేడం ఫ్రెష్గా మీకు ఏ ఫ్రూట్స్ కావాలి అంటే అవి పంపిస్తాము డ్రాగన్ ఫ్రూట్స్ వచ్చాయి మేడం నెక్స్ట్ బెంగళూరు బానానాస్ వచ్చాయండి కాశ్మీర్ ఆపిల్స్ వచ్చాయి తర్వాత నాగపూర్ ఆరెంజెస్ అవి వచ్చాయి సీడ్లెస్ గ్రేప్స్ వచ్చాయి మీకు ఫ్రెష్గా స్ట్రాబెర్రీస్ వచ్చాయి మీకు ఏమి కావాలి అంటే అవి పంపుతాము మేడం కేజీ తొంభై రూపాయలు అండి సీడ్లెస్ కదా మేడం మంచి సైజ్ ఉంటుంది మీకు చాలా ఫ్రెష్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మేడం యాభై రూపాయలు మాకే రాలేదు మేడం యాభై రూపాయల అరవై ఐదు రూపాయలు చేసి ఇస్తాలేండి మేడం తీసుకోండి ఎన్ని కేజీలు ఇవ్వమంటారు అరవై ఐదు మేడం మాకు గిట్టాలి కదా మేడం మాకే ఆ రేటుకి రాట్లేదు సరే మేడం అయితే అరవై అరవై రూపాయలకి ఇస్తానులేండి మేడమ్ గ్రేప్స్ అయితే యాపిల్స్ ఒక కేజీ ఇవ్వమంటారా మేడం అది నూట ఇరవై రూపాయలు మేడం కేజీ కేజీ మీకు ఒక ఏడు ఎనిమిది పండ్లు పడతాయి మేడం మే మరి తగ్గిస్తున్నారు మేడం గ్రేప్స్ దగ్గర చాలా తగ్గించా ఈ ఆపిల్స్ అక్కడ కాశ్మీర్ నుండి వచ్చింది మేడం చాలా బాగుంటాయి టేస్ట్ మీరే తీసుకుంటారు మళ్ళీ ఒకసారి తీసుకున్నారు అంటే మళ్ళీ రేటు కూడా ఆలోచించకుండా తీసుకుంటారు మేడం సరే మేడం అయితే ఇంకా ఏమైన ఇవ్వమంటారా మేడం వాటర్మిలన్ ఉంది మేడం ఉన్నాయి అలాగే మేడం అయితే ఇంకా మేడం అలాగే మేడం అయితే మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తాం మేడం అయితే ఓకే మేడం అయితే ఉంటాం మేడం